హలో వేణు గారు ఏంటండీ ఎలా నడుస్తుంది అదీ ఫంక్షన్ ఉంది

ఓ యాభై కేజీలు చికెను ముప్పై కేజీలు మటను

ఎల్లుండా ఎల్లుండి ఆదివారానికి అది ఎలాగైనా దగ్గర ఉంటావు కదా అని నేను ఇంక సరేలే చెప్దాం ఇవాళ రేపు చెప్దాం అనుకున్నాను నువ్వు వద్దన్నా వద్దాము అనుకున్నాను

దమ్మె దమ్మె దమ్మె మటన్ కర్రీ చికెన్ దమ్ము గట్టిగానే కొట్టు పర్లేదు కొంచెం పెద్ద పీసే కొట్టు ఎంతోమంది కాదులే

శాల్తీలేమీ వద్దు వద్దులెమ్మా అది కలిపానులే అదే మూలుగులు మట్టుకి కొంచెం పక్కకి పెట్టు మటను మూలుగులు అవి వేస్తే చాలు అదే అదే

నూట ఎనభై చేసి నూట ఎనభై చేసి ఇస్తాను ఇవాళ మరీ ఏం తగ్గించలేదయ్యా నూట యాభై చెప్దామనుకుని నూట ఎనభై అన్నాను

ఇదిగో మేడం నేను చాలా మందిని పంపుతున్నాను నేను చాలా మందిని పంపుతున్నాను నాలుగు అరవై

ఏడు వందలా అయితే ఆరు వందలు చేసి ఇస్తాను అది ఆరు ఆరు ఇంకేమీ వద్దు ఆరు ఇది నూట ఎనభై అది ఆరు ఇంకేమీ మాట్లాడ వద్దు అయి

లేదు లేదు నూట డెబ్భై ఇంకేమి మాట్లాడ వద్దు ఇంకేం మాట్లాడ వద్దు అంతే రెండు ఇది నూట నూట ఎనభైను అది ఒక ఆరు వందలు చేసేయి ఐపోయ ఐపోయింది ఇంక అంతే ఇంకేమీ వద్దు ఇ ఇ ఇదిగో ఇదిగో నా నాకు తెలిసిన నాకు తెలియని వ్యాపారం కాదు నీకు తెలుసు నా గురించి పదిహేను వందలు ఇస్తాను

తెచ్చుకుంటాను గిన్నెలు తెస్తాను పంపిస్తాను కుర్రోడిని పంపిస్తాను నా పేరు చెప్తాడు